అయ్యా రమ్మన్నారుట అండి ఏది అండి ట్యాప్ అంటే మునిసిపల్ ట్యాప్ అంటే కుళాయా పదండి చూద్దాము పదండి ఒకసారి అంటే చూస్ చూసాను అనుకోండి పైప్ సామనులు కూడా తెచ్చు కోవచ్చు అంటే అది లోపల ఎదో ఉండిపోయి ఉంటుందండి అందుకే వెనక్కి వచ్చేస్తున్నాయి చేద్దాము లేండి ఇదేనా అండి పైప్ అన్నారు చిట్లిందండి మొత్తం ఇది సరే అండి తెచ్చి ఇప్పుడు సామానులు తెచ్చి వేసేయ్యమంటారా అదే ఇప్పుడు ఇది అంతా మూడ్ మూడు మీట మూడ్అం మూడు అంగుళాలు అయినా ఉంటుంది కదండి మూడు అంగుళాలు ఎల్బో ఒకటి టి షేప్ది పైప్ ఒకటి తీసుకుని ముప్పై రూపాయలు ట్యాప్ ఎంతో ఉంటుంది ప్లాస్టిక్ది ముప్పై రూపాయలు అది ఒకటి తెచ్చుకుంటే అయిపోతుందండి చిన్నదే పని సరేనండి ఆ సింక్లోది అంటారా మరి మ్యాన్హోల్ ఉంది కదండి అది తీసి దాని లోంచి లాగాలండి లేకపోతే సింక్లో గట్టిగా నీళ్ళు కొడితే కానీ లోపల ఉన్నది బయటకు రాదు అది ఒకటి చెయ్యాలండి

అయితే ఒక ఐదు వందలు ఇస్తారాండి అవి తెచ్చేస్తాను సామానానికి సామానుకే అయిపోతుందండి రెండు వందల పైన అది కూడా ఉంది కదండి వంటగదిలో సింక్లోది వాటరు దానిక్కూడా కలిపి చెప్పానండి అవన్నీను అవును సరేనండి అంటే గా గమ్ కూడా కొనాలి కదండి గమ్ ఒకటి దారం ఒకటి కొనాలి దాని కోసము సరే అండి సరే అండి సరే సరే